హలో హలో నేను టూరిస్ట్ నేను నేను టూరిస్ట్నండి మీరు గైడేనా మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నామండి అయితే అక్కడా ఎంత మనీ ఎంత పడుతుంది అంటే ఇక్కడ నుండి అక్కడికి మనీ పర్ పర్సనా అండి ఒక మనిషికా మేము ఫోర్ మెంబర్స్ ఉన్నామండి మా ఫ్యామిలీ మొత్తం కలిపి ఓకే మాకు ఏమైనా వసతులు అలాంటివి ఏమైనా ఉన్నాయా అకామిడేషన్ ఓకే అండి ఓకే అండి మేము వచ్చేటప్పుడు మేము మీకు ఒకసారి ఇన్ఫామ్ చేస్తాము మళ్ళీ ఒకసారి చెప్తాము నాకు దాని గురించి మొత్తం ఒకసారి వివరంగా చెప్పండి థ్యాంక్ థ్యాంక్స్ అండి